ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సాంకేతిక సంస్థలు మరియు అంకుర సంస్థలు ఎన్నో ఆవిష్కరణలు చేసాయి ఉదాహరణగా అమెజాను ఫ్లిప్కార్డు గూగుల్ టైచిజునో స్పెషాల్టీ టైర్లు జాక్వెట్టు ఇంకా మరియు ఎన్నో సంస్థలు ఉన్నాయి వీటి వల్ల ఎంతో వృద్దిని పొందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి ఇలానే ఎన్నో సంస్థలు ఉన్నాయి మరెన్నో సంస్థలు ఇలానే రావాలని కోరుకుంటున్నాను